నమస్తే అండి నా పేరు అనంంతమురళి నా మొబైల్కి ఒక సందేశం వచ్చింది మన బి ఎస్ ఎన్ ఎల్ ద్వారా అదేంటంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ నుంచి మూడు వందల యాభై రూపాయలు ప్లాన్కి చేంజ్ చేస్తున్నట్టుగా మీరు నోటిఫికేషన్ పంపించి ఉన్నారు కావున ఈ చెల్లింపుకు తగిన ప్లాన్లు ప్రణాళిక రూపంలో నాకు కొంచెం వివరించగలరు